హలో

కాలేజీ నుంచి మాట్లాడతున్నాను అండి ఏం స్కూల్కి రావట్లేదండి అండీ

ఇలాగ ఇవ్వటం కుదరదు కదండి

ఇవ్వ ఇవ్వటం కుదరదు కదండి మీ నాన్నగారు వచ్చి సంతకం పెడితే ఇస్తామండి

ఏ ఊరు ట్రాన్సఫర్ అండి మీకు ఎక్కడ ఏ ఊరు ట్రాన్సఫర్ అవుతున్నారు

వాళ్ళ నాన్నగా ఏంటి ట్రాన్సఫర్ అవ్వటానికి కారణం ఏంటండి ఉద్యోగరీత్యా ట్రాన్సఫర్ అవుతున్నారా రేపు పొద్దున వచ్చేటప్పుడు ఫోన్ చేసి రండి ఇంకేంటండి

ఉంటానండి